నేను రద్దు చేసుకున్నానండి నా ఆర్డర్ని కానీ ఇంతవరకు నాకు నగదు తిరిగి రాలేదండి దానికి కారణం ఏమిటో తెలుసుకోవచ్చా అండి నేను దానికోసం అప్లికేషన్ పెట్టానండి కానీ ఇంతవరకు నా ఆర్డర్ రద్దు చేసుకున్నాను కానీ నగదు అనేది తిరిగి రాలేదు దానిని ఇంకా నేను పొందలేక పోయాను దాని గురించి ఏమైనా సమాచారం చెప్పగలుగుతారా ఆలస్యానికి కారణమేంటో కొంచెం చెప్తారా అండి అవునండి ఇంతవరకైతే రాలేదు దాని గురించి కొంచెం చెప్పండి నగదు ఎప్పుడు తిరిగి వస్తుంది అనే సమాచారం నాకు తెలియజేయండి